నమస్కారం సార్ నేను గ్యాస్ సిలిండర్ అడ్రస్ని అప్డేట్ జెయ్యడానికి కాల్ చేశాను మేము హన్మకొండకి షిఫ్ట్ అయ్యాం సార్ జాబోచ్చింది ఆ జాబ్ పర్పస్లో హన్మకొండకి షిఫ్ట్ అయ్యాము మీ ఇంటి దగ్గర మా ఓన్ డ్రాపర్ అడ్రస్ కంటే ఈ అడ్రస్నే అప్డేట్ చేయండి ఎందుకంటే ఇక్కడే ఎక్కువ ఉండాల్సొస్తుంది మేము గ్యాస్ అయిపోయినా గానీ ఇక్కడే డెలివరీ చేసుకుంటాము మీరు అడ్రస్ అదేదో కం తొందరగా అప్డేట్ చేసిందంటే మాక్కూడా గ్యాస్ గురించి ఏ టెన్షన్ ఉండదు ఎందుకంటే నేను తొందర్ తొందరగా వంట చేసుకోని జాబ్కెళ్ళాల్సి ఉంటుంది అందువల్ల గ్యాస్ గురించి నేనే ఇబ్బంది పడలేను తొందరగా అడ్రస్ అప్డేట్ చేస్తే నాకు ఈజీగా ఉంటుంది గ్యాస్ సిలిండర్ ఐడి కస్టమర్ ఐడి ఆరు నాలుగు తొమ్మిది ఒకటి ఒకటి నాలుగు దీనిని మా కొత్త అడ్రెస్సు పదకొండు డ్యాష్ ఇరవై ఐదు డ్యాష్ నాలుగు కి అప్డేట్ జెయ్యండి ఎందుకంటే మీరు ఎంత తొందరగా చేస్తే నాకంత ఈజీగా ఉంటుంటూ టెన్షన్ బోతుంది మళ్ళీ మళ్ళీ నేను కాంటాక్ట్ అవ్వలన్నా కొంచెం నాకూ ఇప్ టైముండదు